ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వినోదం ద్వారా ముఖ్యంగా ఏ విధాలుగా ఒకరికొకరు బంధం ఏర్పర్చుకునేవారు అంటే వీధి చిత్రాలు వేసేటప్పుడు అందరూ ఒక చోట కూర్చొని ఆ చిత్రాన్ని చూసి దాన్ని ఆనందించి అప్పుడు బంధం ఏర్పరచుకునేవారు